నేను కాయగూరల తోట వేయడానికి సహకరించాను అది వేసేటప్పుడు నా అనుభవము నేను చాలా ఆహ్లాదకరంగా ఇంకా ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకున్నాను మార్కెట్లోని మార్కెట్లో దాదాపు ఏడు వందల రక రకాల కూరగాయలు లభిస్తాయి కానీ కొన్ని కాయ కాయగూరల ప్రత్యేక సీజన్ ఉంటుంది ఆ సమయంలో అవి బాగా పెరుగుతాయి కొన్ని కూరగాయలు ఆకుకూరలు శీతాకాలంలో ఎక్కువగా పండుతాయి నేను వాళ్ళకి ఇచ్చిన అనుభవాలు ఏంటంటే ఏ ఏ కాలంలో ఎలాంటి కూరగాయలనేది వెయ్యాలి అవి వేసేటప్పుడు ఎలాంటిది క్రమ భద్రత మనం పాటించాలి అనేది నేను వాళ్లకి సలహాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఎలాంటి ఎరువులు ఏ ఏ సమయానికి ఎంత నీరు మోతాదు వేయాలి అనేది నేను వాళ్లకి సలహాలు ఇవ్వడం జరిగింది